నమస్కారమండి మేస్త్రీగారు అదేనండి ఒకసారి మిమ్మల్ని కలుద్దాం అని ఒకసారి రమ్మన్నానండి అంటే మాది ఒక సెంటు స్థలం ఉంది కదండీ మీరు చూసారు కదా

అవునండీ అవునండీ అదే సెంటు స్థలంలో కొద్దిగా తక్కువ బడ్జెట్లో ఇల్లు ఒక ఒక ఒకటో ఒక అంతస్తు ఇల్లు కట్టుకుందామని చూస్తున్నాం అండి అందుకు దాని గురించి పెద్దగా ఎంత అవుతది ఇది ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత అవుతుంది ఒకసారి మిమ్మల్ని అడిగి కనుక్కుందాం అని చెప్పి రమ్మన్నాను అంతేనండి మీరు అన్నట్టే ఒక హాలు సెంట్ స్థలంలో కాబట్టి ఒక హాలు ఒక బెడ్రూము కిచెను చిన్న బాత్రూం లాంటిది ఉంటే సరిపోతుంది అండి అంటే ఈ ఈ మూడు ఎందుకంటే కొద్దిగా పెద్దగా ఉంటదని అంతే అందుకే మరీ చిన్నగా కట్టుకున్నా బాగోవు కదండీ కొద్దిగా ప్లేస్ ఉండాలి కదా అని అదేనండి తక్కువ బడ్జెట్లో అయ్యేలాగనే అండి కొద్దిగా మనకి అయ్యేలా అదేనండి అదే అవునండి అమ్మబాబోయ్ అంతుందండీ మట్టి మట్టి ఇటుకే అండి మట్టి ఇటుకే అంటే బాగా ఉడుకు వచ్చేస్తుంది అండి మట్టి ఇటుకే ఇంకా వేడి వస్తుందని త్వరగా అవ్వుద్ది మనకి అవునండీ నిజమే మీరు అన్నది నిజమే కాకపోతే మరి ముందు ముందు చూసుకున్నా మనకి ఉడుకుకి ఉండలేం కదండీ ఎండల తీవ్రత పెరుగుతున్నాయి ఒకే అండి అదే అదే అండి ఇంతకుముందే మనం మీరు చెప్పారు కూడా ఒక అయిదు నెలల ముందు నాలుగు నెలల ముందు కొద్దిగా బానే ఉన్నాదని కూడా చెప్పారు కదండీ ఇంతలోనే ఎంత రేట్లు పెరిగిపోవడం

ఓకే అండి ఓకే అదే అండి మనకి తుప్పట్టకుండ మన్నెలాగ అంతే అదే అండి అదే అండి అంటే మేము అనుకున్న మటికీ కొద్దిగా మీరు అనట్టు ఇటుక్కి సిమెంట్కి ఊసలకి అన్నీ ఏసుకున్నా ఇంచుమించు ఒక అంటే తక్కువలో అయ్యేలాగా అయితే ఒక ఆరు ఏడు లక్షల్లో అయిపొద్దెమ్మో అనుకుంటున్నానండి అంతే అంటే మీరు ఎందుకు అంత అన్నాను అంటే కొద్దిగా అన్నిపెరిగాయి అంటున్నారు అని అంత అనుకుంటున్నానండి మీరు ఎంత అనుకుంటున్నారు అండి ఒకవేళ కట్టడానికి మొత్తం ఒక ఫ్లోర్ ఎంత అవ్వుద్ది అనుకుంటున్నారు మొత్తం అన్ని కలిపి

అదే అండి అన్ని మీరు చూసుకొందురు గానీ అదే అండి అదే అండి అదే అండి కొద్దిగా మాటలాడుదురు గానీలెండి చూసి మాట్లాడుదురుగాని అన్ని

అవునండీ అవునండీ నేను అదే అన్నాను అండి విన్నానండి ఇప్పుడు మనకి మేస్త్రీకి పదకొండు వెయ్య అంటున్నారు అవునండీ కూలోడికి ఎనిమిది వందలు తొమ్మిదొందలు అన్నారు వెయ్య అలాగే తీసుకుంటున్నారు అండి అదే అండి అందుకే ఇంకా మీతో సంప్రదించి కొద్దిగా ఎంత అవ్వుద్ది ఏంటి మనం తక్కువలో కట్టుకోవాలి అనుకుంటున్నాం ఒకసారి మేస్త్రీ గారిని కలిసి మాట్లాడదాం అని చెప్పి రమ్మన్నానండి అదే అండి అదేనండి ఇంకా మనం మనం అదేనండి తెలుసు కదండీ మీరు బాగా చేస్తారు కొద్దిగా మీరే చూసుకోవాలి అన్ని నంబర్ వన్గా కట్టాలని బాగా చేయాలని

అదే అండి తెప్పిద్దురు గాని అండి మంచి రోజు చూసుకుని చెప్తాను అండి సరేనండి కొద్దిగా అన్ని ఓ రోజు చూసుకుని మీకు నేను చెప్తాను దాన్ని బట్టి మీరు మాటలాడుదురు కానీ మొత్తం అంత సరే అండి అయితే ఉంటానండి